నేను ఎన్నో ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్లో పాల్గొన్నాను ఈ గేమ్ ఈ ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్లో ఎంతో అతి ఆకర్షంగా ఉంటుంది ఈ దీంట్లో ఎంతో మంది యువకులు పాల్గొంటారు బా లే స్త్రీలు కూడా పాల్గొంటారు ఈ దీంట్లో ఎంతో డబ్బుగా బాగా పా పైసలు పెట్టి ఆడతారు దీంట్లో ఎంతో ఆకర్షంగా ఉంటుంది ఎన్నో రకరకాల రకరకాల గేమింగ్లు ఉంటాయి అండ్ల ఆన్లైన్ టోర్నమెంట్లో ఇది ప్రత్యేకంగా ఆన్లైన్ టోర్నమెంట్ సిస్టంలో పెద్ద పెద్ద ప్లే స్టేషన్స్లో ఆడతారు ఈ ఆన్లైన్ టోర్నమెంట్ ఒక్క విజువలైజేషన్స్ ఆ త్రీ డి అదొక చాలా మందీ దీనికి ఆకర్షి ఆకర్షికులు అవుతారు ఇది బాగా స్టూడెంట్స్ అండ్ మరి యువత కూడా దీనికి బాగా ఆకర్షించినా ఆటలు ఇవి ఆన్లైన్ టోర్నమెంట్ వల్ల చాలా చాలా ఒక కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి ఆన్లైన్ టోర్నమెంట్కి ఈ ఆన్లైన్ టోర్నమెంట్ చాలా మంచిది ఆక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే కొంత మంది దీనికి ప్రత్యేకంగా వర్క్ కూడా చేస్తారు ఈ ఆటని ఇదీ దీనిమీద ప్ర తయారుచేయడానికి ఎంతో మంది ఎన్నో కో వేల మంది దీనికి ఒక ఆట కోసం ఇంత మంది పని చేసి దాన్ని ప్రత్యేకంగా తయారుచేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు దీనివల్ల యూత్ ఒక క్రియేటివిటీ ఒక విజువలైజేషన్స్ ఒక త్రీ డి అండ్ ఫోర్ డీ ఎక్స్ కూడా వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది దీనివల్ల కొన్ని అనూ కొన్నీ నష్టాలు గూడా ఉన్నాయి కొన్ని లాభాలు కూడా కూడా ఉన్నాయి ఈ యొక్క ఫీల్డ్ కూడా ఉందీ అనే యువతకి తెలిసి దానివ దానివల్ల ఒక ప్రతీసారి ఒకా అందరు ఒకటే ఫీల్డ్కెళ్ళకుండా ఒక క్రియేటివిటీ ఫీల్డ్లో కూడా అడుగుపెట్టి దానికూడా ఒక ప్రాణంబోస్తారు ఈ ఫీల్డ్ వల్ల ఎంతో ఉపయోగం కూడా ఉంటుంది ఈ దీనివల్ల ఎంతో మా ఫారెన్కి వెళ్ళడమూ బయట రాష్ట్రాలకి బయట ప్ర దేశాలకి వెళ్ళీ అక్కడా బ్రతకడము అలా కూడా జరుగుతుంది ఈ ఆన్లైన్ ఆన్లైన్ ఆటల వల్ల ఎంతో చాలా చాలా మంది ఇంట్లో ఉండి కూడా డబ్బులా పైసలు ఎర్న్ చెస్తున్న వారు కూడా ఉన్నారు ఇంకా ఈ ఆన్లైన్ ఆటలు తయారుచేసుకోడానికి ఎంతో సిస్టమ్ ఒక కొంత మంది లక్షలు లక్షలు పెట్టి సిస్టం కొంటారు ఇంకా సీడీలు పెద్ద పెద్ద హెడ్ఫోన్స్ వే వీఆర్సు అండ్ మౌజు కీబోర్డు ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఇక కొన్ని ఆన్లైన్ ఆటలు అయితే కొన్ని గేమ్లు వేలు వేలు పెట్టి కొంటారు వేలు వేలు పెట్టి కొని ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసి ఆన్లైన్లో ఆడతారు కూడా ఆన్లైన్లో ఆడి దాని మూలంగా కూడా గేము గేమ్ని ప్రమోట్ చేస్తు పైసలు కూడా ఇస్తారు ఇక వాళ్ళు యూట్యూబ్లలో ఎండ్ల ఆన్లైన్ స్ట్రీమింగ్లో లైవ్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఆ ఒక్క గేమ్లు వాళ్ళు గేమ్ని ప్రమోట్ చేస్తున్న వా చేస్తున్నందుకు వాళ్ళకీ కంపెనీ తరపు నుంచి కూడా వాళ్ళకి పైసలు వస్తాయి ఈ ఆన్లైన్ ఆటలు ఎంతో ప్రత్యేకంగా బాగా పా పేరు గాంచినవి ఈ రక ఈ ఇప్పుడున్న సొసైటీలో ఈ ఆన్లైన్ ఆటలు ఎంతో చాలా మంచిగా ఉంటాయి ఎంతో విజువలైజింగ్గా ఫర్ చిన్న చిన్న ఆటలు రోడ్ ర్యాష్ ఇటువంటి చిన్న చిన్న జీటీఎఫ్ఐ సన్రైజెస్ నుంచి ఇప్పుడు జీటీఏ సిక్స్కి వచ్చే స్టేజ్ కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఇంకా మధ్యలో ఎన్నో గేమ్స్ కవరై ఉన్నాయి నేను ఎన్నో ఆన్లైన్ ఆటలు ఆడాను ఎన్నో ఆన్లైన్ టోర్నమెంట్లో కూడా ఆడాను చాలా చాలా చాలా బాగుంది చలి అండ్ చాలా మంది నా ఫ్రెండ్స్కు కూడా నేను చెప్పిన బట్ చాలా ఎంత బావుందంటే అంత బాగుంది ఆన్లైన్ ఆటల వల్ల ఎంతో మంచి మంచీ స్నేహితులు కలిసారు ఎంతో మంచి మంచి నాకన్నా మంచిగా ఆడేవాళ్ళు కూడా గలిసారు నాకన్నా తక్కువ గలీజుగా ఆడేవాళ్ళు కూడా కలిసారు